ఆ నమస్కారమమ్మా రండి రండి కూర్చోండి రండి రండి కూర్చోండి కూర్చుని మాట్లాడండి ఎయిత్ క్లాస్ అండి అదే లేండి చెప్పండి ఏమైందండి చెప్పండి ఏంటి కంప్లైంట్ ఏమైనా ఉందా లేకపోతే ఎందుకు వచ్చారు

ముందు ఆ క్లాస్ సార్కి చెప్పారా అండి మీరు ఇలా ఊర్లు వెళ్తున్నారని

ప్రొసీజర్ గురించి పక్కన పేడితే ముందు మీకు మీ అబ్బాయికి సెకండ్ యునిట్ అనేది దగ్గర పడుతుంది మీరు చూశారో లేదో ఆ డైరీలో నేను కాదనట్లేదండి కాకపోతే ఒక వారం తరవాత పెట్టుకుంటే అయిపోతుంది కదా మీ అబ్బాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అది సరేనయ్యా అయితే మీ అబ్బాయిని కొంచెం బాగా ఇంటిదగ్గర చదివించండి అయితే మా చేతిలో ఏముంటుందండీ అంటే మీరు మీ అబ్బాయికి నోట్సులన్నీ ఇచ్చేశారు మీ అబ్బాయికి ప్రతీ ప్రతీ సబ్జెక్ట్ కూడా నోట్స్లు ఇస్తారు ఆ నోట్స్లో ఉన్నవే వారికి ఎగ్జామ్స్లో వస్తుంది ఆ సార్లు చెప్తారండి ఏవి ఏవేవి చదవాలో అవి చదివించుకుంటే సరిపోతుంది సరే అంటే మీరు ఒక లెటర్ పెట్టండి లేటరు కలవాలండి కంపల్సరీ కలిసి ఆయనకి చెప్పి అయిన చేత సంతకం పెట్టించుకుని అప్పుడు నా దగ్గరకి రండి అలాగేనా మీ అబ్బాయిది కూడా పెట్టించండి మీరు వేళ్తున్నారు కదా తీర్థయాత్రలకి ఆ వెళ్ళే రోజులు కూడా డేట్లు కూడా వెయ్యండి ఎన్ని రోజులు వెళతారు సంతకం వాళ్ళ క్లాస్ సార్ సంతకం అయిపోయిన తర్వాత ఒకసారి నా దగ్గరకి రండి మళ్ళీ బయట అటెండర్ బయట అటెండర్ ఉంటాడు ఆయన్ని అడగండి కొంచెం ఒకసారి వెళ్ళి బయట అటెండర్ సరే